మధ్యర్తి ఈ నిర్మల్ జిల్లాలోని ప్రజలందరూ కిరాణా కొట్టుల్లోను అంటే కిరాణా దుకాణంలోనూ నీళ్ల దుకాణాలు కానీ గల్లీ గల్లీకి ఒకటి ఉంటుంది దానివల్ల వాళ్ళ ఇంటికి సంబంధించిన ఇంటికి కావాల్సిన ధనం లభిస్తుంది వాటికి వాటి వల్ల వాళ్ళు అభివృద్ధి చెందుతారు ఇంట్లో ఉండడం వల్ల ఆడవారు కానీ ముసలి వాళ్ళు కానీ ఈ చిన్న చిన్న పనులు చేసుకుంటూ కొన్నిసార్లు వాళ్ళు ఉద్యోగంలో ఉండి కొనసాగిస్తారు వాళ్ళు వాళ్ళు వచ్చి వచ్చే ధనంతో వాళ్ళ ఇల్లు కానీ వాళ్ళ ఆరోగ్యం కానీ ఇదే వాళ్ళ పెట్టుబడి